సాధారణంగా ఇంట్లో తల నొప్పి వస్తే దానిని పోగొట్టుకోవడానికి వేడిగా టీ కాచుకొని కొంత మంది తాగుతారు అదే విధంగా కొంత మంది అయితే పడుకొని విశ్రాంతి తీసుకుంటారు మరి కొంత మంది అయితే కాచిన నీళ్ళు త్రాగుతారు మరి కొంత మంది అయితే ఆముదం ఆకులను తలకు కట్టుకొని విశ్రాంతి తీసుకుంటారు